మేము మా మొబైల్కి రెండు సార్ల రీఛార్జ్ చేశాము అది ఒకటి క్యాన్సిల్ చెయ్యాలనుకుంటున్నాము మా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ టూ సెవెన్ టూ జీరో అది మా మొబైల్ నెంబరు అది రద్దు చెయ్యాలనుకుంటున్నాము రద్దు చెయ్యగలరని కోరుకుంటున్నాము దానికోసం మీరు మేము బయల్ ఆఫిస్కి కాంటాక్ట్ అయ్యాము దాని గురించి మాకు తెలియదు కాబట్టి తెలియపరచాలని అనుకుంటున్నాను తెలియపరచాలి మీరు దాని వివరాలు మాకు ఈ మొబైల్కు వాట్సాప్ చెయ్యండి